స్టాంపులను సేకరించడం చాలా ప్రజాదారణ పొందిన హాబీ స్టాంపులను అనేక కారణాల వల్ల సేకరించవచ్చు వాటి చరిత్రక విలువ అందం లేదా అరుదైన కారణంగా కొన్ని స్టాంపులను చాలా విలువైనవి మనకి అవి ఎంతో ముఖ్యంగా అవి పురాతనమైనవి లేదా మంచి స్థితిలో ఉంటే అలాగే నాణాలు నాణాలను కూడా చాలామంది సేకరిస్తారు నాణాలు ఒక దేశం యొక్క చరిత్ర మరియు సాంస్కృతి గురించి చాలా చెప్పగలవు కొన్ని నాణాలు చాలా విలువైనవి ముఖ్యంగా అవి అరుదైనవి లేదా లోహంతో తయారు చేయబడి ఉంటాయి ఇంకా వచ్చేసి రాళ్లు రాళ్ళను కూడా చాలామంది సేకరిస్తారు రాళ్లు భూమి యొక్క చరిత్ర గురించి చాలా చెప్పగలము కొన్ని రాళ్లు చాలా విలువైనవి ముఖ్యంగా అవి అరుదైనవి కూడా లేదా అందంగా ఉంటాయి మీరు సేకరించిన స్టాంపులు నాణాలు లేదా రాళ్ళను విలువలను తెలుసుకోవడానికి మీరు వాటిని నిపుణుడి నుంచే అంచనా వేయించాలి మీరు వాటిని ఆన్లైన్లో లేదా స్థానిక నాణాలు లేదా స్టాంపు డీలర్ ద్వారా కూడా మనం ప్రయత్నించవచ్చు